నేడు ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి మెరుగైన వైద్య సేవలు అందుతున్నా కూడా కొంతమంది ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువగా వెలుతున్నారు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యులతో చక్కని సేవలను అందిస్తున్నాయి కానీ అవగాహన లోపం వల్ల మన ప్రజలు ప్రైవేటు వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందుతుందని వెళ్తున్నారు అయితే అక్కడ వారు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు ప్రభుత్వము ఆరోగ్య శ్రీ అన్న ఒక పథకాన్ని కూడా తీసుకువచ్చింది ఎటువంటి వైద్యానికైనా దాంట్లో వారు వైద్యం చేయించుకోవచ్చు గర్భినీ స్త్రీలకు కూడా చక్కని పోష్టిక ఆహారంతో మంచి మెరుగైన ఆరోగ్య సేవలను అందిస్తున్నారు అయితే ప్రభుత్వం వారు ఇంగ్లీష్ మందుతులో పాాటుగా మన భారతీయ వైద్యమైన ఆయుర్వేద వైద్యులకు కూడా లైసెన్సులను ఇప్పుడు కల్పిస్తుంది దాంతోబాటుగా భారతీయ నర్సింగ్ కౌన్సిల్ వారిచే కూడా పర్యవీక్షణను నిర్వహింపజేస్తుంది కాబట్టి ఎటువంటి మోసాలకు గురికాకుండా గ్రామీణ ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మెరుగైన చక్కని వైద్య సేవలను పొందితే వారే ఆనందంగా ఉంటారు